మా ఊరి లో నాకు ఇష్టమైంది ఏంటంటే చెట్లు ఎక్కువ చెట్లు ఉంటే దాని వల్ల గాలి బాగా వస్తుంది గాలి బాగా రావడం వల్ల పవర్ కట్ అయిపోయినా బయటికి వచ్చి మంచిగా కూర్చొని మాట్లాడుకుంటాము అందరం దాని వల్ల బాగా చెట్లు ఉండడం వల్ల మంచి పని అయ్యింది ఎండ వచ్చినప్పుడు కూడా మామిడికాయలు బాగా కాస్తాయి చెట్లు ఎక్కువ ఉండాయి మామిడికాయల చెట్లు దానివల్ల మంచి ఎండాకాలంలో కూడా మంచిగా మామిడికాయ తిని చెట్టు నీడ కింద మంచం వేసుకొని పడుకుంటాము అందుకే మా ఊరు అంటే చాలా ఇష్టం